నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఎలాంటి సినిమాలు అయిన నేను చూడగలను సినిమాలు చూస్తే మనసు హాయిగా ఉంటుంది ఎలాంటి సినిమాలు అయిన నాకు చాలా మంచిగా అనిపిస్తాయి అన్నీ సినిమాలు నాకు చాలా ఇష్టం మన కుటుంబంతో చూసే సినిమాలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం కుటుంబం మీద ఉన్న సినిమాలు ఉదాహరణకి శతమానం భవతి అందులో కుటుంబాన్ని చాలా మంచిగా చూపిస్తారు పెద్ద కుటుంబం ఒక ఊళ్ళో పెద్ద కుటుంబం అందులో వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ నాకు చాలా నచ్చుతాయి అది చూసి నాకు అలానే కుటుంబంతో ఊరికి వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకోవాలి అనిపిస్తుంది అలాగే శతమానం భవతి తరువాత శ్రీనివాస కళ్యాణం సినిమా ఉంది అది కూడా కుటుంబం గురించి ఉంటుంది కుటుంబం గురించి పెళ్ళి గురించి ఒక పెళ్ళి ఎంత మంచిది ఒక పెళ్ళి అయితే ఎలా రెండు కుటుంబాలు కలుస్తాయి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అన్నీ చాలా చక్కగా చూపిస్తారు శ్రీనివాస కళ్యాణం అనేది పెళ్ళికి ముందు చూడాల్సిన సినిమా అది చూస్తే ఆ సినిమా చూస్తే మనకి పెళ్ళి గురించి చాలా తెలుస్తుంది అలాగే నాకు నవ్వించే సినిమాలు అంటే చాలా ఇష్టం ఇప్పుడే వచ్చిన సినిమాలలో మ్యాడ్ అని ఉంది అందులో కాలేజీలో మన స్నేహితుల గురించి అందరు గురించి చాలా చక్కగా చూపించారు మ్యాడ్ అనేది ఒక మంచి నవ్వించే సినిమా దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది అని ఉంది ఒక సినిమా ఆ సినిమా అయితే మనం మొదటి నుంచి చివరి వరకు మొత్తం నవ్వుతూనే ఉంటాము అందులో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆణిముత్యం అందరు చాలా చక్కగా నవ్విస్తారు తరువాత ఏడిపించే మూవీలు కూడా చాలా ఉన్నాయి సినిమాలు బలగం లాంటి సినిమాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి బలగం అనే సినిమా చాలా మంచి సినిమా అలాంటివి చూస్తే మనకి కుటుంబం గురించి తెలుస్తుంది బలగంలో మనకి కుటుంబం గురించి చాలా చెప్పారు బలగంలో ఒక మనిషి చనిపోతే దాని తర్వాత అయ్యే అన్నీ విషయాలు మనకి కళ్ళకుకట్టుగా చూపిస్తారు అలాగే ఇప్పుడే వచ్చిన సినిమా హాయ్ నాన్న అందులో ఒక నాన్నకి కూతురికి ఉన్న ప్రేమను చూపించారు నాకు చాలా నచ్చింది